నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఎవ్రీ ఇయర్ స్కూల్స్లో జరిగే ఆన్యువల్ డేకి ఎవ్రీ ఇయర్ పాల్గొనే దాన్ని అలాగే ఒకసారి ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక హిందీ సాంగ్కి తిరుపతిలోని త్యాగరాజ మండపంలో వేయాల్సి వచ్చింది డ్యాన్స్ డ్యాన్స్ ప్రోగ్రాం ఉన్నింది అక్కడికి చాలామంది వచ్చారు అందరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్యాన్స్ వేస్తు ఉన్నారు నా ఛాన్స్ కూడా వచ్చింది నేను అప్పుడు ఆ హిందీ సాంగ్కి పర్ఫామ్ చేశాను అప్పుడు నాకు ఒక ప్రైజ్ కూడా వచ్చింది నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది ఆ స్కూల్లో ఒక టెన్ మెంబెర్స్ చేశారు అందులో నాకు నాకు ఇంకొకరికి ప్రైజ్ వచ్చింది అప్పుడు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా ఉన్నింది నాకు ఇలాంటి డ్యాన్స్ షోస్లో పాల్గొనడం అంటే చాలా ఇష్టం ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు